హలో ట్రావెల్ ఏజెన్సీయేనా అండి

ఓకే మేడం ఓకే మేడం అయితే మేడం మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత మంది ఉంటారో చెప్పగలరా ఓకే ఎయిట్ మెంబెర్స్ అయితే మీరు కారులో వెళదాం అనుకుంటున్నారా మేడం ఓకే ఓకే మేడం అయితే మేడం చెన్నై మాములుగా ఫ్లైట్లో వెళ్తేనే త్రీ డేస్ పడుతుంది మేడం అలాంటిది మనం కార్లో అయితే మ్యాగ్జిమమ్ వన్ వీక్ అయితే పడుతుంది సో మీరు వన్ వీక్ వెళ్ళి వన్ వీక్ రావడం అంటే మిగతా ఫైవ్ డేస్ అంటే అక్కడొక సెవెన్ ఇక్కడొక సెవెన్ ఫైవ్ డేస్ పడుతుంది మేడం ఒక ట్వంటీ డేస్ అయితే మీరు అలా స్పెండ్ చేయాలి మేడం ఓకే మేడం అయితే మీకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫుడ్ ఖర్చులు అంతా మీవే మేడం అయితే ట్రావెల్ చార్జెస్కి ఎంత అవుతుంది అని మీరు ఫస్ట్ టైం మీరు కాల్ చేయడం కాబట్టి మేడం మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాము మేడం మేము అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఒకసారి మేనేజర్తో మాట్లాడి మీకైతే మా ప్రొఫైల్ సెండ్ చేసి అప్పుడు మొత్తం ట్రావెల్ ఏజెన్సీలో అదే ఎవరైతే ఫ్రీ ఉన్నారో మేడం అయితే మంచి క్యాబ్ను చూసి మీకైతే పంపిస్తాము మేడం ఓకే మేడం అయితే కొంచెం ఒకసారి మీరు ఎయిట్ మెంబర్స్ అంటున్నారు కాబట్టి మీ ప్రొఫైల్ మేము సెండ్ చేశాక మీకు పెడతాను ఒకసారి మీరు చూసుకుని మీకు ఏ క్యాబ్ నచ్చిందో మీరు మాతో ఒకసారి మాట్లాడండి దాన్ని బట్టి మేము రేట్ ఫిక్స్ చేసి వాట్సాప్లో సెండ్ చేస్తాము మేడం మీకు అయితే ఏ ఇబ్బంది ఉండదు మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మా సర్వీస్ని బుక్ చేసుకున్నందుకు ఓకే మేడం అయితే మీరొకసారి మీ వాట్సాప్ నుంచి హాయ్ అని మెసేజ్ చేయండి మేడం మేము వెంటనే పెడతాము ఓకే మేడం థ్యాంక్ యూ మేడం